ఏసీ రిపేరింగ్ వాళ్ళు మీరేనా అండి అదే అండి అట్లే మా ఇంట్లో ఏసీలో అంత కూలింగ్ రావట్లేదండి అదికాక కూలింగ్ రావట్లేదు అదికాక సౌండ్ కొంచెం ఎక్కువ ఉందండి ఇదివరకు అంత సౌండ్ వచ్చేది కాదు లోపల ఇది లోపల అది తిరిగేది ఫ్యాన్ ఉంటుంది అండి అది అది తిరుగుతుంటే సౌండ్ కింద వస్తున్నట్టు అనిపిస్తుందండి వాటర్ లీక్ అవుతుందండి సైడ్ అండి అంటే గోడ వారంతా లీక్ అయిపోతా వస్తుందండి ఇంచుమించు ఒక పది రోజులు అవుతుదండి పది రోజుల నుంచి అలాగే ఉందండి మాకు సరైన వాళ్ళు ఎవరు దొరకక కొంచెం మాకు చెప్పలేదు అదే అండి అంటే మేము గమనించినాక పది రోజులు అయిందండి మేము గమనించడం కరెక్ట్గా గమనించి అసలు ఏంటి అని కరెక్ట్గా సౌండ్ వస్తు ఈ వాటర్ లీక్ అవ్వడం ఎంతలో పెట్టిన కానీ కొంచెం రూము కూల్ అవ్వడం కరెక్ట్గా రాకపోవడం అనేది కరెక్ట్గా పది రోజులు అయిందండి గమనించడం గట్టా అండి అంటే ఎప్పటికో అవుతుందండి ఇంచుమించు పదహారులో పెడితే చాలా సేపటికి ఎప్పటికో అవుతుందండి అంటే మరి ఎక్కువ కూలింగ్ కూడా అవ్వలేదండి తక్కువ అవుతుందండి అందుకని అదే అండి అలా ఉందండి మరి

మరి మీరు అంటే మొత్తం అన్నీ ఒకసారి మొత్తం అంత తీసి మొత్తం అన్నీ రిపేర్ సర్వీస్ ఏమన్న చేస్తారండి ఇప్పుడు ఇంచుమించు ఎంత పట్టచ్చు అండి ఎంత అవుతదండి ఇప్పుడు ఇంచుమించు అయ్యో బాబోయ్ ఐదువేలు ఏంటండి చూసి దానిబట్టి మీకు చెప్తాం అండి అయితే కొంచెం తక్కువలో అయ్యేలాగా కట్టా ఏంటండి అదేలేండి మీరు చూడండి కొంచెం ఎందుకంటే ఇప్పుడు ఈ క కానీ ప్రతిసారి మిమ్మల్ని ఏమన్న మిమ్మల్ని పిలుస్తా ఉంటాం

అంటే గమ్మున వేరే వాళ్ళకి ఎవరికైనా అయినప్పుడు గమ్మున పలాన వాళ్ళు చేసారు మళ్ళీ ఏది ఇబ్బంది లేకుండా ఉన్నది ఇప్పటిదాకా బాగా పనిచేసింది అని చెప్పడానికి ఉంటదండి తక్కువలో అయిందని అదేలేండి అవును కొంచెం తగ్గించి తీసుకుందురు కానండి మాకు కొంచెం త్వరగా చూడండి రేపు వస్తారండి పోనీ రేపు వచ్చి చేస్తారా సరే అండి అయితే మర్చిపోకండి కొంచెం రండి

సరే ఆయ్